సార్ గారు నమస్కారం అండి లోపలికి రావచ్చా చెప్పండి సార్ ఇలాగ ఎయిత్ క్లాస్ దినేష్ ఉన్నాడు కదా ఎయిత్ క్లాస్ దినేష్ మా అబ్బాయండి అవునండి అలాగే దినేషు మేము మా కుటుంబం మొత్తం మా అందరు కలిసి విహారయాత్రకు వెళ్దాం అనుకుంటున్నామండి పిల్లోడిని కూడా తీసుకొని పిల్లోడుకి ఒక నాలుగు రోజులు సెలవు కావాలండి అవునండి

అలా అని కాదండి కుటుంబం మొత్తం అందరు వెళ్తున్నారు కదండి ఎప్పుడు వెళ్ళం కదండి ఏమో చెప్తున్నాడు ఇంటికాడ పిల్లోడు ఎగ్జామ్స్ ఉన్నాయి అది ఇది అని నేను అడిగాను ఇంటికాడ అడిగితే లేదు నాన్న పంపించరా అది ఇది అన్నారు సరే ఒకసారి వచ్చి అడిగితేనేనే ఇంక వచ్చానండి నేనే అదే అదేలేండి అదే అండి పిల్లలు బాగోలనేగా మేము చూస్తాము చదివితున్నామండీ ఇంటికి వచ్చినాక బుక్కులు తీయమని చెప్పిత్తాం చదువుకుంటారు కాసేపు ఏండి చూడండి నాలుగు రోజులు చదివిస్తానండి అదే అదే చ అలా అని కాదండి

చదివిస్తాం చదివిస్తాం అండి బాబు చదివిస్తాం అండి లేదు చదివిచ్చుకుంటాం అండి మీరు చెప్తాంటే మాకు పిల్లలు ఇలా ఇలా ఉన్నారని మేం కూడా చదివిచ్చుకుంటాం కదండి ఇంటి కాడ కూర్చోబెట్టి సరే సరేనండి సరేనండి ఇంకెప్పుడు తీసుకెళ్ళమండి ఇది ఒకసారికే అండి ఇంక సరే సరే సరే అండి సార్ గారు సరేనండి సరే అండి